హలో మేడం మీరు కర్రీ పాయింట్ ఉన్నదని నాకు తెలిసింది నిజమేనా మేడం మీరు ఏమేం మాకు సీ ఫుడ్ కావాలి మేడం మీరు సీ ఫుడ్కి సంబంధించినవి ఏమేం చేస్తారు మరి మేడం నాకు చేస్తారా నాకు అందిస్తారా ఒక త్రీ డేస్లల్లా మూడు రోజులల్లా మరి ఏమేం చేస్తారు మేడం నాకు చేపలకి సంబంధించినవి అన్నీ వెరైటీస్ కావాలి మీరు ఏమేం చేస్తారు చెప్తారా మరి నాకు సరే మేడం కానీ నాకు ఆయిల్ మాత్రం ఎక్కువ ఉండొద్దు నాకు ఆయిల్ తక్కువ వాడాలి అదొకసారి చెప్తారా నేను నోట్ చేసుకుంటాను ఏమేం వెరైటీస్ చెప్తరో చేస్తారో నాకు చెప్పండి మీరు

చేపల పచ్చడి పెడుతారా మేడం సరే మేడం ఆయిల్ తక్కువ వేయండి ఇక ఏ ఇంకా ఏంటంటే మీరు కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని చేయండి మేడం సరే మేడం కొంచెం ముల్లు చేపలకి ముల్లు లేకుండా ఉన్నది చూసి పెట్టండి ఇదిగో డబ్బులు ఎంతైనా పర్లేదు కానీ చేప ముల్లు ఎక్కువ ఉండద్దు ఎందుకంటే చేపలకు ముల్లు ఎక్కువ ఉంటే మా పిల్లలు వచ్చేసి తినరు

సరే సరే మేడం ఇప్పుడు నేను మీకు ఫోన్పే చేస్తా మీకు రెండు వేలు ఫోన్పే చేస్తాను ఇప్పుడు మీరు దానికి సంబంధించిన సామాన్లు ఏమేమి అవసరమో మీరు తీసుకొచ్చుకొండి తీసుకొచ్చుకొని చేయండి చేసిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకొని పోతాను సరే మేడం ఓకే ఓకే మేడం ఓకే నూనె మంచిగా కొంచెం మంచి ఒక రేట్ గల ఆయిల్ వాడండి

ఓకే మేడం ఓకే ఓకే మేడం